అవును నాకు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టము నేను పెంచుకునే పెంపుడు జంతువు అయితే కుక్క ఇంకా ఆవులు కుక్కలు మనకు చాలా తోడుగా ఉంటాయి అవి ఉంటే మనకి చాలా రక్షణగా ఉన్నట్టు ఉంటుంది అవి చాల విశ్వాసంగా ఉంటాయి అవి ఉంటే ధైర్యంగా ఉంటుంది దానికి మనం ఒక్క కొంచెం తిండి పెడితే చాలు అవే మనకు తోడుగా ఉంటాయి ఇంకా ఆవులు ఆవులు మనకు పాలు ఇస్తాయి పాలు గేదలు కూడ పాలు ఇస్తాయి ఇంకా నేను వివిధ రకాల జంతువులను పెంచుకోవాలని అనుకుంటూన్నాను ఇంకా కోడులని మేకలని వాటిని కూడ పెంచుకోవాలనే ఉంది అవి కూడ చాల ఇష్టము వాటిని పెంచుకుంటాను స్థలం ఉంటే ఇంకా చాలా రకమైన పెంపుడు జంతువులను పెంచుకోవాలని ఉంది అవి మనకి చాలా విధంగా ఉపయోగపడుతాయి అవి కూడా ఒక మనిషి ఉన్నట్టే మనతో పాటు తోడుగా ఉంటాయి పెంపుడు జంతువులని పెంచుకోవడం వల్ల మనకు చాలా లాభాలు వస్తాయి ఇంకా అవి మనకు రక్షణగా ఉన్నట్టు ఉంటాయి వాటి వల్ల మనకు హాని అనేది జరగదు అవి అందరితో కలిసిమెలిసి ఉంటాయి వాటికి మనం మేత వేస్తే చాలు అవే తిరిగి మనకు చాలా ఇస్తుంది ఇప్పుడు ఆవు పాలు ఇచ్చినట్టు అలాగా